నమస్కారం అండి చెప్పండి

మీరు ఎంత వెచ్చిస్తారు అండి దానికోసం అంటే మీ మీరు ఎంత ఖర్చుపెడదాం అనుకుంటున్నారు ఇరవై వేలు అండి ఇరవై వేలు అయితే మీకు మంచి ఫోన్ వస్తుంది మీరంటు ఇంకా ఏ ఏది అనుకోలేదా అంటే ఆలోచన ఏమి లేదా సరే అండి అంటే మీరు ఎలాగో ఇరవై వేలు పెడతున్నారు కాబట్టి మంచి స్టోరేజ్తో ఫోన్ వస్తుంది మీరు వాడేది అదే దేనికి ఎక్కువగా వాడతారు అంటే మీ ప్రిఫరెన్స్ ఏంటి

ఓకే అంటే ఇప్పుడు మీకు కెమెరా ఇంపార్టెంట్ అంటారా అండి సరే మీరు ఎడిటింగ్ లాంటివి ఏమైన చేస్తారా అయితే మీకు ఎడిటింగ్ చేయాలంటే అది ప్రాసెసర్ కూడా మంచిది కావాలి కాబట్టి ఇలాగ రెండు రకాలుగా ఉండి మీకు ఫైవ్ జీ ఫోన్ కావలి కదండి ఇప్పుడు ఎలాగో అంటే ఇప్పుడు అందరు ఫైవ్ జీ తీసుకుంటున్నారు కాబట్టి లేదండి అంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది అదే ఎక్కువ స్పీడ్గా వస్తుంది అంటే తక్కువ మందికి ఉన్నంత ఇచ్చేయవచ్చు కదా సర్వీస్ కాబట్టి స్పీడ్ బాగా ఉంటుంది కాబట్టి ఫైవ్ జీ ఫోన్ తీసుకుందురు కానీ అయితే ఇప్పుడు మీకు కెమెరా ఇవి అన్నీ ఉండాలి అంటున్నారు కాబట్టి రియల్మీ ట్వల్వ్ ట్వల్వ్ ప్రో అని ఒకటి ఉంటుంది అండి ఆ ఫోన్ తీసుకుందురు కానీ అంటే మీరు కెమెరా ఇంపార్టెంట్ అన్నారు కాబట్టి అది వన్ నాట్ ఎయిట్ ఎంపీ కెమెరాతో వస్తుంది అండి అంటే ఇప్పుడు దాకా ఉన్న ఫోన్లలో బాగా ఎక్కువగా ఉన్న ఫోన్ అదే దాంట్లో ప్రాసెసర్ కూడా మంచిది ఫైవ్ జీ కూడా వస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు

రాదండి రియల్మీ కదా ట్రస్టబుల్ బ్రాండ్ పర్లేదు మీరు ఇరవై అన్నారు కాబట్టి నేను పాతిక వేలు ఫోన్ చెప్పాను అండి అది చూసి ఒక రెండు వేలు అటు ఇటు అయిన తీసుకొచ్చి ఉంటారు అని నేను అలా చెప్పాను అండి దగ్గరలో ఉందండి మన ఏలూరులో ఉంది పర్లేదు అంటే అది ఆన్ ఆన్సైట్ రిపేర్ వస్తుంది అండి అంటే మీకు ఏమన్న ప్రాబ్లమ్ వస్తే కంప్లైంట్ చెప్తే మీ ఇంటికి వచ్చి ఫోన్ తీసుకు వెళ్ళి రిపేర్ చేసి ఇస్తారు అది ఆన్సైట్ రి సర్వీస్ అని కొత్తగా ఇచ్చారు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సరే సరే అండి అమౌంట్ అంతా అక్కడ కౌంటర్లో ఇస్తారు అండి అక్కడ చూడండి మన చేతులలో ఏమి ఉండదు మేము అంతా జస్ట్ చూపించడం వరకు రేట్ అంతా ఆయనతో మాట్లాడుకోండి అదే నేను వస్తాను వచ్చి నేను చెప్తాను ఇలాగ అంటే రేట్ అంతా ఆయన డిసైడ్ చేసేది మేము వర్కర్లం కదండి మాది అంతా సరే అండి